నా ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా ప్రయాణించడానికి ఇష్టపడే చోట్లు చాలా ఉన్నాయి అందులో హైదరాబాద్ హైదరాబాద్లో తిరగడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి ఎలాగంటే చార్మినార్ షాదాబ్ హోటల్ నయాబ్ ట్యాంక్ బండ్ దుర్గం చెరువు హైటెక్ సిటీ డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఇట్లాంటివి చాలా ప్రదేశాలుంటాయి ప్రతి ప ప్రతి పుట్టినరోజుకి మేము మా మిత్రులందరం కలసి మా ఎవరి పుట్టినరోజు ఉన్న వాళ్ళ పుట్టినరోజుకి ఈ హైదరాబాద్ మొత్తం తిరుగుతాము ఈ హైదరాబాదులో తిరుగుకుంటూ పొద్దున్నే లేసి చార్మినార్ దగ్గరికి వెళ్ళి చాయ్ తాగుతాము చాయ్ తాగిన తర్వాత నయాబ్ హోటల్కి పోయి నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఉంటుంది నాన్ వెజ్ బ్రేక్ ఫాస్ట్కి నయాబ్ హోటల్ చాలా ఫేమస్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ తింటాము నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ తిని అలా హైదరాబాద్ మొత్తం తిరగడానికి బండ్ల మీద అందరం బయలుదేరతం అలా బయలుదేరుకుంటూ మెల్లగా ట్యాంక్ బండ్ మీద వెళ్ళి కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి అలా బయటకు తిరుగుకుంటూ వెళ్తాము వెళ్ళిన తర్వాత కొంచెం సేపు కాగానే అందరమూ టిఫిన్ చేయడానికి హైదరాబాదులోని ఫేమస్ స్పాట్ రామ్కి బండి దగ్గరికి వెళ్ళి దోశ తింటాము దోశ ఎందుకంటే అక్కడ దోశ ఫేమస్ మరియు ఇడ్లీ ఇడ్లీ విత్ లూస్ చట్నీ చాలా బాగుంటుంది అందుకే అందరం అక్కడ టిఫిన్ చేయడానికి వెళ్తాము ఆ టిఫిన్ చేయడం వె అయిపోగానే ఎవరి ఇంటికి వారి వెళ్ళి స్నానం చేసుకొని మళ్ళి తిరగడానికి బయలుదేరుతాము అట్లా బయ అట్లా తిరగడానికి మాకు ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి హైదరాబాద్లో ఎలాగంటే కోహిడా గుట్ట సంఘి టెంపుల్ బిర్లా మందిర్ ఇస్కాన్ టెంపుల్ అలా పలు ప్రదేశాలు ఉన్నాయి మాకు ఏది దగ్గర అవుతుందో అట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాము అలా మాకు దగ్గరలో ఉండేది ఇస్కాన్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్లో రాధాకృష్ణుడు రాధాకృష్ణుడు దేవు దేవుడులు ఉంటారు మరియు సంఘీ టెంపుల్లోనేమో వెంకటేశ్వర స్వామి ఉంటారు అలా తిరుగుకుంటూ వెళ్ళి మరియు సంఘీ టెంపుల్ దగ్గర గుట్టలు ఉంటాయి ఎన్నో గుట్టలు ఉంటాయి ఆ గుట్టలలో మేము ట్రెక్కింగ్ చేయడానికి వెళ్తాము ట్రెక్కింగ్ చేయడానికి వెళ్ళి అక్కడ వండుకొని తింటాము వండుకొని తినేసి మెల్లగా తిరుగుకుంటూ అలా అలా మళ్ళీ మధ్యాహ్నం కాగానే షాదాబ్ హోటల్లో మటన్ బిర్యానీ తినడానికి వెళ్తాము ఎందుకంటే షాదాబ్ హోటల్ ఎన్నో దగ్గర దగ్గర ఒక ఎనభై సంవత్సరాల పురాతనమైన హోటల్ ఆ పురాతనమైన హోటల్లో మటన్ బిర్యానీ చాలా బాగుంటుంది అక్కడ వెళ్ళి తినాలంటే చాలా టైం పడుతుంది ఎందుకంటే అక్కడ అది అంత ఫేమస్ అనమాట చార్మినార్ దగ్గర మరియు షాదాబ్ హోటల్లో మటన్ బిర్యానీ తినంగానే స్వీట్స్ తినడానికి అక్కడ చుట్టుపక్కల ఉన్న బేగం బజార్లో ఒక మిఠాయి బండ షాపు ఉంటుంది ఆ షాప్లో స్వీట్స్ తినేసి బయలుదేరుతాము అలా తిరుగుకుంటూ తిరుగుకుంటూ హైదరాబాదులో చాలా మాళ్ళు ఉంటాయి మాల్స్ ప్రసాద్ ఐ మ్యాక్స్ శరత్ సిటీ మాల్ ఏఎంబి మాల్ అలా టైం స్పెండ్ చేయడానికి మేమందరం సినిమాకి వెళ్తాం సినిమా చూసేసి బ్రేక్లో తినడానికి పలు విధాలైన స్నాక్స్ ఐటమ్స్ ఉంటాయి ఎలాగంటే పిజ్జా పాస్తా బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటివి ఎన్నో ఉంటాయి అవన్నీ తినేసి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ మూవీ చూసేసి బయటికి వస్తాము అది అయిపోగానే సాయంత్రం ఆకలవుతుంది ఆ ఆకలి తీరడానికి మళ్ళీ స్నాక్స్ కోసము షవర్మా పానీపూరి నూడిల్స్ అలా ఫాస్ట్ ఫుడ్ కాని ఏదైనా తింటాము అది అయిపోగానే సాయంత్రం అందరం కలిసి మళ్ళీ బయటికి వెళ్తాము అలా బండ్ల మీద తిరుగుకుంటూ ఒకరికొకరి మీద జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ వెళ్తాము మళ్ళీ అది కాగానే ఒకరినొకరు మిత్రులు వ ఎవరైతే పుట్టినరోజు ఉంటుందో వాళ్ళకి కేక్ కట్ చేపించి మళ్ళీ డిన్నర్ చేస్తాం డిన్నర్ కోసం మళ్ళీ అందరం కలిసి హైదరాబాదులో ఉన్న ఫేమస్ హోటల్ ఎక్కడికైనా వెళ్తాము ఎలాగంటే లక్కీ కాని క్యాపిటల్ హోటల్ కాని అట్లా పలుచోట్లకు వెళ్తాం కాపిటల్లో కూడా బిర్యాని చాలా బాగుంటుంది ఆ బిర్యాని తినడానికి అందరం కాపిటల్ హోటల్ వెళ్తాము అలానే ఇలా డైలీ ఇలా కాకపోయినా ఇంకా చాలా చోట్ల ఉంటాయి హైదరాబాదులో ఎలాగంటే డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఒకవేళ బర్తడే అయిపోయిన తర్వాత నైట్ అవుట్ వెళ్ళడానికి కారులో డీజిల్ కొట్టించుకుని అందరం ఒక దగ్గర జమ అయ్యి అలా అలా కారులో తిరుగుకుంటూ మెల్లగా డిఎల్ఎఫ్ స్ట్రీట్కి వెళ్తాము అక్కడ ఎలాగంటే అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ ఉంటారు వాళ్ళు నైట్ షిఫ్ట్ అలా పనిచేస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఫుడ్డు పదార్థాలు అక్కడ ఉంటాయి లైక్ స్నాక్స్ కానీ బిర్యానీ కానీ షవర్మాలు ఇలా పలు రకాలమైన తినే పదార్థాలు ఉంటాయి అక్కడ ఫుడ్ స్ట్రీట్ అని ఎందుకు పేరు వచ్చింది అంటే అక్కడ నీకు అర్ధరాత్రి మొత్తం ఫుడ్ దొరుకుతుంది నువ్వు ఏం కావాలన్నా అక్కడ తినొచ్చు ఎలాగంటే షవర్మా మరియు కబాబ్స్ మిర్చి టిఫిన్స్ బిర్యాని అలాంటివి ఎన్నో దొరుకుతాయి మరియు అది అయిపోగానే మన కేటీఆర్ కట్టించిన కొత్త దుర్గం చెరువు బ్రిడ్జి ఉంటుంది ఆ బ్రిడ్జికి ఎన్నో లైటింగ్స్ వేస్తారు ఆ లైటింగ్స్ చూడ్డానికి కూడా చాలా కన్నుల విందుగా ఉంటయి దాని పక్కనే లేక్ వ్యూ ఫ్రంట్ పార్క్ ఉంటుంది ఆ పార్క్లో తిరుగుతూ ఉంటే మీకు రకరకాలైన చెట్లు మరియు బోటింగ్ చేయడానికి ఉంటుంది లేక్ వ్యూ చూ అది అయిపోయిన తర్వాత హిల్స్ ఉంటాయి కాజాగూడ హిల్స్ మరియు ఎవరిదైనా పుట్టినరోజు జరపాలనుకుంటే మేము ఏమో పొద్దున ట్యాంక్ బండ్ దగ్గర జరుపుకుంటాము లేకపోతే అర్ధరాత్రి పన్నెండున్నరకి కాజాగూడ హిల్స్లో జరుపుకుంటాము అక్కడ కూడా నీకు ఎన్నో తినడానికి ఎన్నో ఐస్ క్రీమ్ బండ్లు ఫుడ్ ట్రక్స్ ఇలా చాలా ఉంటాయి ఇలా జనాలు అంతా ఇట్లాంటి ప్లేసెస్ని ఇష్టపడతారు ఎందుకంటే మాకు హైదరాబాద్ కావాల్సినవన్నీ హైదరాబాదులో దొరుకుతాయి మరియు ఇంకా ఫేమస్ స్పార్ట్స్ ఏంటి అంటే గోల్కొండ మరియు రిసార్ట్ ఇంకా షాదబ్ హోటల్ నయాబ్ హోటల్ లక్కీ రెస్టారెంట్ క్యాపిటల్ మరియు ఆల్మట్టం మండి ఇలాంటివన్నీ ఎన్నో ప్లేసెస్ ఉంటాయి తినడానికి తిరగడానికి అంటే మాల్స్ సినిమా థియేటర్లు మరియు మ్యూజియంలు పార్కులు ఇంకా ఎన్నో ఉంటాయి ఇట్లాంటివే కాకుండా హైదరాబాదులో గం గండిపేటలో ట్రంపోలైన్ పార్క్ అని ఒకటుంటుంది అక్కడికి వెళ్ళడానికి ఒక టికెట్ ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది ఎనిమిది వందల రూపాయలు కట్టి మనం అందులో ఆడుకోవాల్సి వస్తుంది ట్రంపోలైన్ పార్క్ అక్కడ ఏం దెబ్బలు తగలకుండా ఆడుకునే వస్తువులు ఉంటాయి మరియు అట్లానే గుర్రం గూడాలో ఉన్న అడ్వెంచర్ పార్క్ ఒకటి ఉంటుంది అందులో రోప్ సైక్లింగ్ కాని ట్రెక్కింగ్ కాని వాల్ క్లైంబింగ్ కాని ఇట్లాంటివి మరెన్నో యాక్టివిటీస్ చేయడానికి ఉంటాయి అక్కడ అది కా అది అయిపోగానే గో కార్టింగ్ మన గో కార్టింగ్ ఏమో ఏఎంబి మాల్లో ఉంది మరియు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉంది ఇంకా గుర్రం గూడాలో ఒకటి ఉంది ఆ గో కార్టింగ్లో ల్యాప్స్ వేసి ల్యాప్స్ వేసి అని ఇన్ని రౌండ్స్కి ఇన్ని పైసలని ఉంటాయి డబ్బులు ఎంత ఉన్నాయో అంత చెల్లించి ఆ రౌండ్స్ వేస్తాము అది అయిపోగానే మనకి ఫుడ్డు కానీ ఏమన్నా ఆడుకోవడానికి కానీ అలా ఎన్నో వస్తువులు ఉంటాయి అక్కడ తినడానికి మరియు ఆడుకోవడానికి అలానే ఫోటోలు దిగడానికి కూడా చాలా ఎన్నో ప్రదేశాలు కూడా ఉంటాయి అట్లనే అటు నుంచి దూరం కొంచం దూరం వెళ్ళగానే కోహెడగుట్ట ఉంటుంది అక్కడ పిల్లలందరూ ఎంతో ఇష్టపడతారు ఎందుకంటే అక్కడ ఫోటోలు బాగా వస్తాయి మరియు ఎన్నో గుట్టలు ఉంటాయి ఎక్కడానికి సన్ రైసు మరియు సన్సెట్ ఎంతో అందంగా కనులు విందుగా ఉంటుంది అక్కడ ఆ కోహెడ గుట్ట నుంచి మరి కొంచెం దూరం వెళ్ళగానే వండర్లా ఉంటుంది ఆ హైదరాబాద్లో వండర్లా మరియొక పెద్ద అడ్వా అమ్యు అమ్యుస్మెంట్ పార్క్ అనమాట ఆ వండర్లా టికెట్ మన స్టూడెంట్ ఐడీ కార్డు చూపిస్తే మనకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అట్లా వండర్లా మనకు ఐడి కార్డు లేకపోయినా సమ్మర్లో డిస్కౌంట్ ఉంటుంది లేకపోతే ఎనిమిది వందలు కాని తొమ్మిది వందలు కానీ టికెట్ ఉంటుంది అందులో కూడా ఎన్నో అడ్వెంచర్స్ ఉంటాయి ఎలాగంటే ఇప్పుడు ఎంట్రీ అవగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద జయింట్ విల్ ఉంటుంది మరియు రోలర్ కోస్టర్ మరియు ఇంకా ఎన్నెన్నో రైడ్స్ ఉంటాయి డ్యాషింగ్ కార్స్ కాని మినీ రోలర్ కోస్టర్ కాని మరియు ఆడడానికి నీకెన్నో గేమ్స్ ఉంటాయి ఆ గేమ్స్లో గెలిస్తే మనకేమో సాఫ్ట్ టాయ్స్ గిఫ్ట్గా ఇస్తారు మార్నింగ్ ఏమో డ్రై రైడ్స్ ఉంటాయి ఎందుకంటే వెట్ రైడ్స్ అనేటివి వెట్ రైడ్స్ చేశాక డ్రై రైడ్స్ చేస్తే మనకి షాక్ కొట్టే షాక్ కొట్టే అవకాశం ఉంది సో మార్నింగ్ అంతా డ్రై రైడ్స్ చేసుకొని ఈవెనింగ్ అంతా వెట్ రైడ్స్ ఉంటాయి మరియు అందులో రైన్ డ్యాన్స్ ఒక ప్లేస్ ఉంటుంది ఒక ప్రదేశం ఉంటుంది ఆ ప్రదేశంలో ఎంతో కనుల విందుగా ఉంటుంది డిస్కో లైట్లు రైన్ ఫాల్ ఎంతో చూడడానికి మరియు ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది వండర్లా మరియు ఆ వండర్లా నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ ఇంకో గో కార్టింగ్ ఉంటుంది మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అక్కడ అతిపెద్ద అయన గో కార్టింగ్ మరియు మీకు గో కార్టింగ్ నచ్చకపోతే హైదరాబాద్ ఎయిర్ పోర్ట్లోకి కూడా మనం వెళ్ళొచ్చు అక్కడ వెళ్ళి లోపల ఉన్న తినుబండారాలను కూడా తినొచ్చు ఏరోప్లాజా అని ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ కూడా స్టార్టర్స్ మరియు కేఎఫ్సి మెక్డోనల్ బర్గర్స్ కింగ్ ఇలాంటివి ఎన్నో ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి ఎయిర్ పోర్ట్కి రిటర్న్ వచ్చేవాళ్ళు తినాలంటే ఏమైనా తిని బండారాలు గాని మనం వెళ్లి ఉట్టిగా కూడా తిరగొచ్చు ఎయిర్ పోర్ట్లో ఎంట్రీ ఫి కట్టేసి లేదా పార్కింగ్ చార్జెస్ కట్టేసి మనం కూడా ఎయిర్ పోర్ట్లో తిరగడానికి అవకాశం ఉంటుంది